గుడ్ మార్నింగ్ అమ్మా చెప్పండి రండి టీసీ ఇచ్చేముందు మరి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి తెలంగాణ బోర్డు వేరు ఆంధ్రప్రదేశ్ బోర్డు వేరు బోర్డు ప్రాబ్లమ్ అయ్యి మళ్ళీ కెరీర్లో ఇబ్బంది అవుతాయి తర్వాత సిలబస్ అవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటుంది టెన్త్ ఒక టూ ఇయర్స్లో టెన్త్ క్లాస్ ఉంది కాబట్టి టెన్త్ అయిన తర్వాత వెళితే బాగుంటుంది అమ్మ మీ ఫాదర్ తో కన్విన్స్గా మాట్లాడుకుంటే బెటర్ ఇక్కడ మనకు హాస్టల్ ఉంది కదా హాస్టల్ అంతా బాగా ఉంటుంది తర్వాత అంతా ఎడ్యుకేషన్ సిస్టం అంతా బాగా ఉంటుంది సో హాలిడేస్ అది ఉంటుంది కాబట్టి దసరా హాలిడేస్ ఉంటాయి సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి అలాగే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళటం అంత మంచి పద్ధతి కాదు నీ భవిష్యత్తు విషయంలో కూడా అది ఎందుకంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నీకు తెలియదు మీ మమ్మీ వాళ్ళకి తెలుస్తుంది లోకల్ నాన్ లోకల్ ఇటువంటి కొన్ని ప్రొబ్లెమ్స్ ఉంటాయి అమ్మ తర్వాత మళ్ళీ నువ్వు చాలా ఇబ్బంది పడతావు మీ నాన్నగారితో నేను మాట్లాడతాను ఒకసారి మీ నాన్నగారిని తీసుకొని రా ప్రాబ్లమ్ ఏమి ఉండదు టీసీ ఇవ్వడానికి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఒక టూ డేస్లో అరేంజ్ చేస్తాము కానీ మీ నాన్నగారిని తీసుకు వచ్చి అప్పుడు క్లియర్గా మనం మాట్లాడి అప్పుడు చూద్దాం మళ్ళీ ఓకే అమ్మ ఓకే